ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాలు సముదాయము విశ్వ విశ్వము అంటాం విశ్వంలోని ప్రతి అనువు కణాలతోను కొన్ని శక్తులతోను ఏర్పడింది అంతరిక్ష కాలం అన్ని రూపాల పదార్థం బలం గతి భౌతిక నియమాలు సిరంకాలు వీటిని నియంత్రిస్తు ఉంటాయి